హలో నమస్తే సార్ నేను ఎల్ఐసీ నుంచి మాట్లాడుతున్నాను మాట్లాడవచ్చా ఫ్రీ గానే ఉన్నారా సార్ ఇప్పుడు మా ఎల్ఐసీ ఏజెంట్లో వచ్చేసి ఇప్పుడు ఒకటి జీవన్ సాథీ అని కొత్త పాలసీ ఒకటి వచ్చింది అంటే మెడికల్ ఇన్సూరెన్స్ అనమాట మీకు మీ ఫ్యామిలీకి మొత్తం మీ ఫ్యామిలీ ఎన్ని మెంబెర్స్ ఉన్నా మీ వైఫ్కి మీ పిల్లలకి అందరికీ కవర్ అవుతుంది అనమాట మీరు మంత్లీ పే చేసుకోవచ్చు లేకుంటే ఇయర్లీ కూడా పే చేసుకోవచ్చు ఇయర్లీ అంటే సిక్స్ మంత్స్కి ఒన్స్ ఒకసారి పే చేసుకోవచ్చు టూ ఇంస్టాల్మెంట్గా పే చేసుకోవచ్చు లేకుంటే మంత్లీ కూడా కొంచెం కొంచెంగా పే చేసుకోవచ్చు ఇయర్లీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ పడుతుంది సార్ ఇప్పుడు మంత్లీ వచ్చేసి ఇప్పుడు ట్వంటీ బై ట్వల్వ్ మీరు మీ ఇష్టం ఇప్పుడు ఒకేసారి పే చేసే పని అయితే మీకు కొంచెం తక్కువ పడుతుంది ఎయిటీన్ అట్లా వచ్చేస్తుంది అనమాట మంత్లీ పే చేసే పనైతే టూ థౌజండ్ అలా పడుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర వస్తుంది సిక్స్ మంత్స్ వన్స్ అంటే కూడా అప్పుడు కూడా కొంచెం తగ్గు తగ్గుతుంది అనమాట ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ ఏమైనా వచ్చింది అనుకోండి ఇప్పుడు హెల్త్ బాగాలేకుండా ఉన్నారు ఏదో చిన్న ప్రాబ్లమ్ వచ్చింది హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది మీకు ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకోండి బిల్ ఒక అరౌండ్ ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ దాకా వచ్చింది అంటే దీంట్లో నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు మాది రిజిస్టర్డ్ హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి మేము అడ్రస్ మీకు ఇచ్చేస్తాము మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే దాంట్లో నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట అలా అని ఏమి లేదు మెడికల్ ఎమర్జెన్సీ ఏమ్మున్నా క్లెయిమ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రము ఇలాగే క్లెయిమ్ చేసుకునే దానికి ఉంటుంది అని చెప్పేసి అలా ఏమి లేదు మీకు ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఏమైనా వచ్చిన లేకుంటే ఇప్పుడు ఆపరేషన్స్ ఏమన్నా సడెన్గా చెయ్యాలి అనుకున్నా దీంట్లో నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ మీరు నార్మల్గా పే చేసుకోవచ్చు అంటే అప్పటి అప్పటికి అది బ్రేక్ అయిపోదు అనమాట దాంట్లో నుంచి మీరు క్లెయిమ్ చేసుకోని వాడుకుంటారు కదా తర్వాత మీరు మళ్ళీ పే చేసుకుని మళ్ళీ తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా దాంట్లో నుంచి మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట సార్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మీరు మీరు ఒక ఎమర్జెన్సీ అని వెళ్ళారు కదా ఇప్పుడు ఫైవ్ థౌసండ్ పైనే అయ్యింది బిల్ మీకు అది మీరు కట్టలేకపోయారు అప్పుడు దీనిలో నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట పెద్ద అమౌంట్ అంటే క్లెయిమ్ చేసుకోనే క్లెయిమ్ చేసుకోకుండా ఉండడం అది అంతా కాదు సార్ మీకు ఫైవ్ థౌసండ్ పైన ఎంత బిల్ వచ్చినా మేము మేమే పే చేస్తాం మేము క్లెయిమ్ చేసి ఇస్తాం మీకు మెడికల్ బిల్స్ అన్ని మీరు సబ్మిట్ చేసినారు అంటే మొత్తం మేమే క్లెయిమ్ చేసి ఇస్తాం నలుగురు ఫ్యామిలీ ఆ జీవన్ సాథీ మొత్తం ఫ్యామిలీ మొత్తం కవర్ అవుతుంది సార్ పాలసీ చేసుకుంటారా మేము రేపు మీ అడ్రస్ సెండ్ చేశారు అంటే వాట్సాప్కి నేనే రేపు వచ్చి మీ ఇంట్లో డీటైల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొకసారి సైన్ చేసేశారు అంటే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు పాలసీ ఓకే సార్ ఇదే నెంబరూ నేను రేపు వచ్చి కలుస్తా మీరు ఏ టైం అని నాకు మెన్షన్ చేశారు అంటే వాట్సాప్లో నేను ఆ టైంకి వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఓకే సార్ థ్యాంక్ యూ సార్